టాక్సీ డ్రైవర్ ఏనా అండి అదేనండి మేము ఇలాగ ఒక ట్రిప్ కి వెళ్లాలనుకుంటున్నాము మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లాలనుకుంటున్నాం అండి విహారయాత్రకి ఏదైనా చిన్న టాక్సీ కి ఎంత పడుతుంది పెద్దది అయితే ఎంత పడుతుంది అండి అంటే నలుగురికి అయితే ఎంత పడుతుంది అండి ఆరుగురికి అయితే నలుగురికి అయితే వందరూపాయలు అండి అంటే మనిషికి ఒక చొ అంటే మనిషికి వంద అదే పెద్ద టాక్సీ అయితే రెండు వందలు పడుతుంది అండి అలాగేనండి మేమెంతమంది మంటే మొత్తం మా ఫ్యామిలీ మొత్తం ఒక టెన్ మెంబెర్స్ ఉంటాం అండి ఒకటి చిన్నది బుక్ చేయండి ఇంకోటి పెద్దదొక టాక్సీ బుక్ చేయండి మొత్తం రెండు బుక్ చేయండి మేము ఎప్పుడు అనేది మీకు ముందు రోజు కాల్ చేసి చెప్తాను సరే అండి ఓకే